మేము ఇంట్లో వంట కోసం ఎల్పీజీ సిలిండర్ని వాడుతున్నాము ఎల్పీజీ సిలిండర్లు వాడేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అగ్గిపుల్లలు వెలిగించి వదిలేయడం కానీ ఆ మోటర్ని తిప్పి వదిలేయడం కానీ చేస్తే బ్లాస్టెస్ అయిపోతాయి అందువలన చాలా జాగ్రత్తగా ఆ సిలిండర్ని కున్న స్విచ్చులు తిప్పి అప్పుడు గ్యాస్ని పైకి ఓపెనింగ్ చేసుకొని నిదానంగా ఇది లైటర్తో వెలిగించుకుని మంట వెలిగించుకోవాలి అంతే కానీ అగ్గిపుల్లలతో తిప్పేసి వెలిగించడం వల్ల ప్రమాదాలు జరుగుతాయి చాలా జాగ్రత్తగా ఉండాలి సిలిండర్ బండని యూజ్ చేసేటప్పుడు ఎందుకంటే ఇంట్లో చిన్న పిల్లలు ముసలి వాళ్ళు ఉంటారు కాబట్టి అనేక చాలా జాగ్రత్తగా మనం వంట సిలిండర్ని యూజ్ చేయాలి ఎందుకంటే అది పే గబుక్కున గ్యాస్ లీక్ అయిపోతే పేలిపోతుంది కావున చాలా జాగ్రత్తగా దాన్ని ఉపయోగించాలి ఎల్పీజీ సిలిండర్ని వంట కోసం ఉపయోగిస్తున్నాం వంట అయిపోయిన వెంటనే అన్నీ దానికున్న స్విచ్ని క్లోజ్ చేయాలి లేకపోతే అది గ్యాస్ బయటకి వచ్చేస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వంట చేసేటప్పుడు శ్రద్ధగా చేయాలి